హలో హలో అండీ ఇక్కడ మీ మటన్ షాపా ఇక్కడ మీ మటన్ షాప్ చూశానండీ ఒక మాకు మ్యారేజ్కు ఒకా ఒక ఫోర్ హండ్రెడ్ కేజెస్ మటన్ కావాలి యాక్చువల్గా మ్యారేజ్ ఉందండీ మా అమ్మాయిది అయితే దానికి ఒకా ఇప్పుడు ఒకా టూ తౌసండ్ మెంబర్స్కి ఎంతమందికీ మటన్ సరిపోతుందండీ ఎన్ని కేజెస్ సరిపోతది ఒకా పర్సన్ ఎంత తినగలుగుతారు మటన్ ఒక వన్ కేజీ ఫోర్ మెంబర్స్ అంటే టెన్ కేజీస్ వచ్చీ ఫార్టీ మెంబర్స్ అంతే అండీ అంతే హండ్రెడ్ వచ్చేసి హండ్రెడ్ కేజీస్ ఫార్టీ అంటే టూ హండ్రెడ్ కేజీస్ అదే అదే అదే అండి ఒక ఆరు కింటాలు ఒకా ఫార్టీ మెంబర్స్కి వేసుకోవాలా మనం ఓకే యాక్చువల్గా అంటే కింటాల్ మాది మాది చిన్నూర్ దగ్గరండీ విలేజ్ అయ్యే అయ్యే నిర్మల్ డిస్టిక్ ఇక్కడా మన్నూర్ తెలుసా అండీ మన్నూర్ దగ్గర ఇక్కడ మాకు మ్యారేజ్ అక్కడా అక్కడా అంటే ఇక్కడ నిర్మల్ల దొరకలేదండి ఫంక్షన్ హాల్సు అక్కడ మన్నూరు అదిలాబాద్ డిస్టిక్ దగ్గర ఉంటుంది కొంచెం అక్కడ మన్నూర్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాం మ్యాక్సిమం ఒక టూ టూ తౌసండ్ కార్డ్స్ పంచాము మెంబర్స్ వచ్చేసీ టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాక వస్తారు కావచ్చు యాక్చువల్గా మటన్ అంటే ఒక ఒక ఫోర్ హండ్రెడ్ కేజీస్ సరిపోతుందా అండి అంటే అందులో కొంచెం బిర్యానీ ఏద్దాం మటన్ బిర్యానీ అంటే ఒక టూ హండ్రెడ్ కేజెస్సు మటనూ అంటే అటూ వన్ ఫిఫ్టీ మటన్ బిర్యానీ ఒక టూ ఫిఫ్టీ కర్రీ వేస్తాం ఒక రోస్టు ఇంకొకటీ ఒకటీ ఒక ఫిఫ్టీ కేజెస్సు రోస్టు చేద్దాం మటన్ స్టఫ్కు ఓకే ఒకా ఏం వన్ క్వింటాల్కు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండీ కుక్ అండీ మీ దగ్గిర ఎవరన్నా కర్రీ చేసేవాడు దొరుకుతారా మంచీ కుక్కు మంచీ మంచిగా చేస్తారా అండీ అంటే మాకూ కొంచెం వచ్చేవాళ్ళూ మంచీ పర్సన్స్ వస్తున్నారు పెద్ద పెద్దలే వస్తూ ఉంటారు వాళ్ళంతా మంచిగా ఉండాలి తినడానికి మంచిగా ఉండాలి అయ్యా ఫుడ్డు విషయంలో కాంప్రమైజ్ అవసరం లేదండీ ఎంతైనా పర్లేదు అదే ఫుడ్డు విషయంలో ఎలాంటి డోకు ఉండకూడదు కర్రీ ఫుడ్డు విషయంలో కాంప్రమైజ్ నో ఎంత అమౌంటైనా పర్లేదూ మీకూ కావాలంటే ఇంకా మీకూ కుషీ కొద్దీ ఎక్స్ట్రా ఛార్జీ కూడా వేస్తాములే ఏందంటే మాకు సాటిస్ఫాక్షనే కావాలి అదే కదా అదే చెప్పినా కదా మీ దగ్గిర మటన్ బాగుంటుందంటా అందరైతే మా ఫ్రెండ్సు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్కు ఒక టెన్ను వైన్ షాప్స్ ఉంటాయి ఆ ఏరియాలో అందుకోసం అతన్ని కనుక్కున్నా అక్కడినే కొట్టిచ్చాం అతని దగ్గిర బాగుంటుంది మటన్ లోకల్ మేకలు తెస్తారు అని చెప్పేరు అయితే మీ దగ్గిరకు వచ్చేమండీ మీ నెంబర్కు కాంటాక్ట్ అయ్యాము ఈ మంతూ ఫిఫ్టీన్కుందండీ ఒక పెళ్ళి మాది దానికి మ్యాక్సిమం యాక్చుయల్గా ఒక మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కేజెస్ కొట్టాలండి మీకు అడ్వాన్సు పే చేస్తాము చూసుకోండి మరి ఒక టూ ల్యాక్స్ పే చేయమంటారా అయ్యే ఏంటంటే నాక్కూడా ఇప్పుడూ అమౌంట్ పే చేస్తే నాక్కూడా కొంచెం బరువు తగ్గిపోద్దిలే ఓకే ఓకే చేస్తున్నా చూసుకోండి ఓకే